నేను తిరుపతి వెళ్దామనుకుంటున్నా ఎందుకంటే తిరుపతి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం చాలా అద్భుతమైందిగా చెప్పవచ్చు ఎందుకంటే ఆ ఏడుకొండల వారి ఎన్నో ఏడువారాల నగలు అదే విధంగా ఎంతో గొప్పదైన క్షేత్రంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చుట్టూపక్కల పాపనాశి కానీ పద్మావతి అమ్మవారు కానీ అలివేలు మంగ కానీ ఇలా ఎన్నో రకాల పుణ్యక్షేత్రాలు ఆ తిరుపతి ప్రాంతంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు పాపనాశికి వెళ్ళి అక్కడ పాపనాశి గంగలో స్నానం చేయడం వల్ల మనకు ఉన్నటువంటి పుణ్య పాపాలు పోతాయని పూర్వ నమ్మకం